పాపం గ్రామీణ ప్రజలకి ఇ ఇవి ఫస్ట్ వెళ్ళి మనకి ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే ఇది చెప్పాలి లేకపోతే వీళ్ళకి చెప్పాలి ఇదని చెప్పాలని తెలిదండి ఎందుకంటే గ్రామాల్లో పోలీస్ స్టేషన్లనేవి ఉండవు కాబట్టి వాళ్ళకి పోలీస్ స్టేషన్లనేవి చాలా దూరంగా ఉంటాయి గ్రామాల్లో ఉండవు కాబట్టి అంటే రెండు మూడు మండలాలు కలిపి ఒక పోలీస్ స్టేషన్ అని చెప్పేసి ఇస్తారు కాబట్టి అంతగా చిన్న గ్రామాల్లో ఉన్నవాళ్ళకి పోలీస్ స్టేషన్లు ఉండరు అలాగే లాయర్లు ఉండరు వాళ్ళకి కోర్ట్లు కూడా ఉండవు సో ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే లోకల్ కోర్ట్స్ అనేవి వాళ్ళకుంటాయన్నమాట అంటే వాళ్ళ గ్రామ పెద్దలు వాళ్ళకి ఏం చెప్తే అదే న్యాయం అన్నమాట వాళ్ళకి సో అలా ఒకవేళ అది అవ్వకపోతే వీళ్ళు కలవాలి వాళ్ళు కలవాలి అని తెలిదు ఎందుకంటే వాళ్ళకి లాయర్లు గట్రా అందరు దూరంగా ఉంటారు కదా పోలీస్ స్టేషన్ అంటే వీళ్ళు చిన్న చూపు చూస్తుంటారు అన్మాట వీళ్ళు గ్రామీణులు వీళ్ళు చిన్న వాళ్ళు అని చెప్పేసి అలా చిన్న చూపు చూస్తారన్నమాట ఆ చిన్న చూపు చూడ్డం వల్ల ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అనేది ఒక ఇన్సెక్యూరిటీ అని చెప్పేసి ఫీల్ అయిపోతారు మంచిగా ట్రీట్ చెయ్యరు వాళ్ళని సమస్యలు అ ఇబ్బందులనేవి అవే వాళ్ళకి ఏంటంటే క్లారిటీగా ఏం చెప్పరు డబ్బు ఎవరి వైపున్నదో వాళ్ళ వైపే మళ్ళీపోతు ఉంటారన్మాట చాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు గ్రామీణ ప్రజలు ఎందుకంటే పాపం వాళ్ళు కొంతమంది చదువుకుని ఉంటారు కొంతమంది చదువుకోలేని నో నోళ్ళుంటారు సో చదువుకున్న వాళ్ళకి అయితే మొత్తం అంత అర్ధం అవుతది ప్రొసీజర్ పాపం చదువుకోలేని వాళ్ళు కోర్టులకి గాని లాయర్లకి గాని అక్కడికి పోలీస్ స్టేషన్లకి కాని వెళ్తే వాళ్ళు చాల ఇబ్బంది గా ఫీల్ అవుతారన్నమాట అంటే ఓకే వీళ్ళ దగ్గర నుంచి ఎంత డబ్బు లాగాలి ఇవన్నీ చూస్తారు లేకపోతే ఒకవేళ మంచోళ్ళు ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే లేదు వాళ్ళకి ఇలా లంచాలు గట్రా తీసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అనంటే వాళ్ళకి కొంచెం కష్టం అవుతాదన్మాట ఇలా అని చేయడానికి వాళ్ళర్ధం చేస్కొని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అసలు తెలీదు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో ఏం చెప్తున్నారో ఏంటో అని